ప్రతి ఒక్క మనిషి జీవితంలో అన్ని రంగాల్లో రాణించడం అనేది చాలా ముఖ్యం ఉద్యోగ విషయంలో చదువు విషయంలో అలాగే బయట ఏమన్నా మనకు ఇంట్రెస్ట్ కలిగే పాటలు కావచ్చు మన హాబీస్ కావచ్చు ఇలాగా మన మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఎక్కువగా మనము ప్రధానంగా గురి పెట్టడం చాలా ముఖ్యం నేనైతే పాడడం ఉద్యోగం చదువుకోవడం వీటన్నిటినీ కూడా ఒక సందర్భంలో ఒక్కొక్క టైంటేబుల్ ప్రకారం నేను అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుంటాను